హలో గుడ్ ఈవెనింగ్ మ్యామ్ మ్యాడమ్ నేను ప్రైమరీ స్కూల్ టీచర్ని మాట్లాడుతున్నాను మీది స్టేషనరీ షాపేనా మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మాది ప్రైమరీ స్కూల్లో ఒక చిన్న ఈవెంట్ చేస్తున్నాము గెలిచిన పిల్లలకి ఏమన్న గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాము మీ స్టేషనరీ తరపున మీ స్టేషనరీలో ఏమేమి ఉంటాయి మ్యాడమ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అవునా ఒక ప్రైస్ తక్కువ బడ్జెట్లో డిస్కౌంట్లో దొరికితే బాగుంటుంది మ్యాడమ్ ఫస్ట్ పీస్ ఎంత ఉంటుంది మ్యాడమ్ ఒకటి పీస్ వన్ పీస్ ఓకే మ్యాడమ్ మరి బల్క్లో తీసుకుంటే ప్రైస్ ఎంత ఉంటుంది అవునా ఓకే మ్యాడమ్ చిన్నపిల్లలు కదా మ్యాడమ్ వాళ్ళకు గిఫ్ట్స్ ఏమి ఇస్తే బాగుంటుంది మీరు చెప్పండి ఓకే మ్యాడమ్ ఓకే పెన్సు బుక్స్ చిన్న బుక్స్ అలా కాంబాక్సెస్ ఇలా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను మ్యాడమ్ అదే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ విసిట్ అవుతాను ఖచ్చితంగా విసిట్ అవుతాను బట్ రీజనబుల్ ప్రైస్లో ఉంటే బాగుంటుంది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ వస్తాము బట్ డిస్కౌంట్ ఇస్తే చాలా బాగుంటుంది మ్యాడమ్ స్పెషల్ ఈవెంట్ కాబట్టి కస్టమర్స్ కూడా మీకు పెరుగుతారు డిస్కౌంట్ ఇస్తే అలా ఓకే మ్యాడమ్ ఖచ్చితంగా విసిట్ అవుతాను మా ప్రిన్సిపల్కి కూడా ఒక మాట చెప్పి నేను వస్తాను మ్యాడమ్ ఇట్లా స్టేషనరీ షాపు ఉంది అందులో గిఫ్ట్స్ ఇద్దాం అని చెప్పి టూ డేస్లో ఈవెంట్ ఓకే మ్యాడమ్ టూ డేస్లో ఈవెంట్ ఉంది టుమారో ఈవెనింగ్ అలా వస్తాం మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఖచ్చితంగా వస్తాము అండ్ మా ప్రిన్సిపల్తో కూడా ఒక మాట చెప్పి నేను రేపు ఈవెనింగ్ అలా విసిట్ అవుతాను మా ప్రిన్సిపల్తో పాటు ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ